నేను యోగ గురించి కొన్ని సంవత్సరాలుగా తెలుసుకుంటున్నాను మరియు నేను యోగా చేయడం వల్ల చాలా సంతోషంగా ఉన్నాను నేను యోగా అభ్యసించడం ప్రారంభించినప్పుడు నేను చాలా అసౌకర్యంగా ఉన్నాను యోగా భంగిమలు నాకు చాలా కష్టంగా అనిపించాయి మరి మరియు నేను చాలా ఓపిక కోల్పోతున్నాను అనిపించింది కానీ నేను క్రమం తప్పకుండా యోగా చేయడం కొనసాగించాను మరియు క్రమంగా నేను మెరుగుపడ్డాను ఇప్పుడు యోగా నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం నేను రోజుకు ముప్పై నిమిషాలు యోగా చేస్తాను నేను యోగా భంగిమలను సులభంగా చేయగలను మరియు యోగా నుండి చాలా ప్రయోజనాలు కూడా నేను పొందుతున్నాను నా యోగ అభ్యాసం ఇన్నాళ్ళలో నా దిన చర్యలలో చాలా మార్పులు తెచ్చింది ఎలా అంటే శారీరకంగా మానసికంగా శారీరకంగా నేను చాలా బలంగా మరియు స్థిరంగా ఉన్నాను నా కండరాలు బలోపేతం అయ్యాయి మరియు నా స్థిరత్వం మెరుగుపడింది మానసికంగా నేను చాలా శాంతంగా మరియు ప్రశాంతంగా ఉన్నాను నా ఒత్తిడి తగ్గింది మరియు నేను మరింత సానుకూలంగా ఉన్నాను ఇంకా స్వీయ అవగాహనలో నేను నా శరీరం మరియు నా మనస్సు గురించి చాలా తెలుసుకున్నాను నేను నా సొంత సామర్థ్యాలను అర్థం చేసుకోగలను మరియు నా లక్ష్యాలను సాధించడానికి నేను మరింత ఖచ్చితంగా ఉన్నాను నేను యోగాను కొనసాగించడానికి మరియు నా ఆరోగ్యాన్ని మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి నిశ్చయించుకున్నాను నేను యోగా గురించి మరింత తెలుసుకోవడానికి మరియు నా అభ్యాసాన్ని మరింత మెరుగుపరచడానికి నేను కృషి చేస్తున్నాను యోగ అభ్యాసం ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూర్చే ఒక గొప్ప అభ్యాసం మీరు మీ ఆరోగ్యాన్ని మరియు మానసిక స్థితిని మెరుగుపరుచుకోవాలనుకుంటే యోగాను ప్రయత్నించండి